హలో మేము ఫోటో స్టూడియో నుంచి కాల్ చేస్తున్నాం అండి మీరు కస్టమర్లాగా మాట్లాడాలా అండి మీరు రాలేదు కదండి మీరు వచ్చినప్పుడు ఇస్తాం అండి ఫోటోస్ ఆల్బమ్ కావాలన్న మీరు రావాలి కదండి ఇస్తాం అండి మొత్తం అమౌంట్ పే చేస్తే ఇస్తాం అండి అయిపోయింది ఆల్రెడీ ఆల్బమ్ అంతా అదే అండి మాది అయిపోయింది మీదే మీరు మనీ పే చేస్తే మేము ఇస్తాం అండి మీరు మొత్తం మనీ పే చేస్తే మేము వీడియో ఇస్తాం అండి ఆల్బమ్ అంటున్నాను అవునవును ఇస్తాం అండి ఎప్పుడు వస్తారని చెప్పండి ఓకే అండి అవును రేపు రండి ఇస్తాం అండి

టెన్ ఓ క్లాక్కు అలా రండి మీవి ఇస్తాము మీ బ్రదర్వి ఇస్తాము రెండు ఇస్తాం అండి అదే అండి మీ ఇద్దరివి ఇస్తాం అండి మీవి మీ బ్రదర్వి ఇద్దరివి ఇస్తాము ఓకే అండి ఓకే అండి